రెండు వేల ఐదు వందల యాభై ఒకటి పదివేల ఐదు వందల యాభై ఒకటి లక్షా యాభై వేలు పదిహేను లక్షలు పది లక్షలు యాభై వేలు